రండి సార్ చెప్పండి ఏమి కావాలి ఏమి ఇవ్వమంటారు అన్నీ తాజాగా ఉన్నాయి అండి తాజావి మేము తీసుకొస్తాం అండి మా షాపులో ఎప్పుడు అలాగే ఉంటాయి మీకేం కావాలో చెప్పండి మామిడికాయలు మీకు ఏ మామిడికాయలు కావాలా అండి బంగినపల్లి మామిడి కాయలా రసాలు కావాలా అండి మీకు అవి కేజీ రెండు వందల రూపాయలు పడుతాయండి రసాలు అయితే కేజీ నూట యాభై రూపాయలు పడుతాయండి టేస్ట్ చాలా బాగుంటాటాయి అండి దానిమ్మకాయలు మీకు కేజీ నూట యాభై రూపాయలు పడుతాయండి ఇవి చిన్నవి ఇవి పెద్ద సైజువి అయితే మీకు కేజీ రెండు వందల యాభై రూపాయలు పడుతాయండి చూడండి ఇవి పెద్దగా ఉన్నాయి కదండి ఇవి అయితే మీకు రెండు వందల యా యాభై రూపాయలు అండి కేజీ కేజీ మీకు రెండు వందలు రూపాయలకు వేస్తానండి అన్నీ తాజాగా ఉన్నాయండి ఈ చిన్నవి అయితే మీకు దానిమ్మకాయ నూట యాభై రూపాయలు పడుతాయండి చూడండి ఇవన్నీ మంచి కాయలు అండి బొప్పాయి అయితే మీకు రెండు బొప్పాయిలు కలిపి రెండు వందలు రూపా రెండు వందలు రూపాయలు పడుతాయండి ఏ ఏంటండి ఉన్నాయండి ఇవి చాలా టేస్టు మీకు చాలా బాగుంటాయి అండి రెండు రెండు వందలు రూపాయలు పడుతాయండి మీ దగ్గరలో మా షాపులో ఇవి చాలా బాగుంటాయి అండి మీకు చాలా తాజాగా ఉంటాయి మీకు రుచి కూడా చాలా బాగుంటుంది అండి స సరే అండి ఇంకా చూస్తాను అండి ఇప్పుడు సీజన్ బత్తాకాయలు సీజన్ కదండి చాలా బాగున్నాయి ఇంకో కేజీ నూటయాభై రూపాయలు పడుతాయండి పెద్దగా ఉన్నాయి కాయలు రుచి కూడా బాగుంటాయి ఏంటండి బొప్పాయిలా అండి బత్తాకాయలా అండి కేజీ నూటయాభై రూపాయలు పడుతాయండి సరే అండి బాగుంటాయండి తాజాగా ఉంటాయి రుచి కూడా మీకు చాలా బాగుంటుంది ఇంకేం ఏమి ఇవ్వమంటారండి చూడండి ఆపిల్స్ ఇవ్వమంటారండి ఇప్పుడికి మొత్తం మీకు ఎనిమిది వందలు రూపాయలు అయ్యింది అండి మొత్తం ఆపిల్స్కాయలు మీకు కేజీ వేయమంటారండి సరే అండి కేజీ కేజీ మీకు అవి ఒక రెండు వందలు రూపాయలు పడుతాయండి మీకు మొత్తం ఇప్పుడు వెయ్యి రూపాయలు పడినాయి అండి లేదండి అన్నీ తాజా కాయలు కదండి సరే అండి తొమ్మిది వందలకి ఇవ్వండి అయితే ఒక వంద రూపాయలు తగ్గించి ఇంకా ఏమన్నా తీసుకుంటారా అండి అరటిపళ్ళు అన్నీ బా సరే అండి తొమ్మిది వందలు ఇవ్వండి మీకు అన్నీ తక్కువ రేట్లు చెప్పానండి ఇప్పుడు అన్నీ రేట్లు బాగా పెరుగిపోయాయి కదండి అన్నీ ఎందుకని అలా చెప్పానండి సరే అండి ఇదిగోండి తీసుకోండి